నమస్కారం అమ్మ ఎవరు కావాలి ఆ ఆ తప్పకుండా అమ్మ లోపలికి రండి కుర్చోండి ఆ నేను కూడా చాలా రోజులుగా ఒక ఇన్స్యూరెన్స్ పాలిసి వేద్దామని అనుకుంటున్నానండి కొంచం నాకు వాటి గురించి తెలీక ఇప్పడి వరకు నేను ఆలోచించలేదు కొంచం నాకు దాని బెనిఫిట్స్ ఎంటో కొంచం చెప్తారా అండీ ఆ నేను మా ఆవిడా ఇంకా మా ఇద్దరు పిల్లలు ఉంటామండీ

అంటే మేము కట్టిన డబ్బనేది వాళ్ళ పెళ్లిక్కాని చదువుక్కాని ఉపయోగ పడతుంది అంటే మా పేరు మీద కూడా తీసుకోవచ్చు కదండి లైఫ్ ఇన్స్యూరెన్స్ ఇది ఇప్పుడు అంటే మా పిల్లలపే పేరు మీద పాలసీ అంటే మరి ఎన్ని సంవత్సరాలు కడుతూ ఉండాలి అండీ అది ఆహా పదిహేను ఇరవై రెండు ఉంటాయా అండీ పూర్తిగా ఇరవై సంవత్సరాలు కడుతు ఉండాలా అండీ దానికి ఆయ్

ఆహా అంటే మిగతా మూడు సంవత్సరాలు కంపెనీయే కడుతుండా అండీ అది ఐతే పాలిసీ పూర్తైన తర్వాత ఆ డబ్బులు ఎన్నాళ్ళకి వస్తుందండీ వెంటనే వచ్చేస్తాయి అంటారా ఆ అంటే ఎప్ ఈ డాక్యుమెంట్లన్నీ అక్కడ పెట్టడం ఆటిలవల్ల టైమ్ అవుతుందా అంటే సం సంవత్సరానికి మేము అదే పాలిసీ అంటున్నారు కదా కట్టడానికి అది వడ్డీ ఎంత పడతుందండి తెలుసా అండి మీకేమన్నా అండీ

సరేనండి అయితే నేను ఒకసారి ఆలోచించి ఏ పాలసీ వేయాలో మీకు వచ్చే వారం నేను చెప్తానండి మీ నంబర్ ఉంటే కొంచం ఇవ్వండి నేను ఫోన్ చేసి చెప్తాను మీకు ఆ చెప్పండి ఆయ్

సరే నండి తప్పకుండా అండీ